నేను ఉదయము నాలుగు గంటలకు నిద్రలేచి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మెడిటేషన్ చేసుకొని తరువాత వన్ గ్లాస్ ఆఫ్ వేడి వాటర్ తాగిన తరువాత యోగా చేస్తాను ఒక వన్ అవర్ తరువాత రిలాక్సింగ్ జ్యూస్ తాగిన తరువాత ఫ్రెషప్ అయ్యి డైలీ రొటీన్గా పూజ అండ్ ఇంట్లో పనులు చేసుకొని నా యొక్క బిజినెస్ చూసుకుంటాను